మేము ఏం గీయాలో అనేది ఎలా నిర్ణయించుకుంటాము అంటే ఏదైనా ప్లేసుకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు లేదు అంటే ఎవరైనా నాకు ఈ డ్రా చేయి ఇది స్కెచ్ గీయి అని చెప్పినప్పుడు లేదు అంటే మంచి న్యాచురల్ ఏవైనా టూరిస్ట్ ప్లేస్ గట్టా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్లేస్ చూసి అట్ట్రాక్ట్ అవి దాన్ని గీయాలనే ఆలోచన పుడుతుంది అలా అని ఇంకా వేరే అంటే ఎవరైనా గీయి ఏదో ఒక థీమ్ చెప్పి ఆ థీమ్ బట్టి ఏదైనా డ్రా చేయండి అన్నప్పుడు అలాంటి సమయాల్లో గీయడానికి ఆసక్తి చూపిస్తాము ఇంకా చెప్పాలి అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మూవీస్ అట్లాంటివి ఏమైనా చూసినప్పుడు అక్కడ ఉన్న అందంగా కనిపించే చిత్రాన్ని ఏమైనా చూసినప్పుడు అది గీయాలి అనే ఆసక్తి పుడుతుంది అలా మేము ఏమైనా గీయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటాము ఇష్ట ఇష్టపడిన వాటిని ఏదైనా కష్టంగా ఉంటుంది అన్న వాటిని కూడా మేము గీయడానికి ట్రై చేస్తాము